మనం యోగా చేస్తున్నప్పుడు మన దృష్టి అనేది కేంద్రీకరిస్తాం యోగా చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఆరోగ్యకరంగా కాకుండా మనం ఏదన్నా చదువుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్ చేయడం కూడా ఎక్కువగా అభివృద్ధి చెందు చెందవచ్చు ఆ యోగా వల్ల మనకు అన్నీ రకాల లాభాలు ఉన్నాయి ముఖ్యంగా హెల్త్ పరంగా అయితే చాలా లాభాలు ఉన్నాయి దృష్టి కేంద్రీకరించడం కూడా బాగా ఇంపార్టెంట్ మనం యోగా చేస్తున్నప్పుడు మనం శ్వాస గట్టిగా తీల్చుకుంటు బయటికి వదిలేయడం ప్రవాహంలో ఉండడం అనే భావన కలుగుతుంది మళ్ళీ దృష్టి కేంద్రీకరించడం వల్ల మనం ఏదన్నా గీచే పని చేసినప్పుడు అయిన దానిపైన ఎక్కువగా ప్రభావం ఉంటుంది అంతేకాకుండా ఎస్స్పెషల్గా స్టూడెంట్స్ అయితే యోగా చేసి దృష్టి కేంద్రీకరించడం వల్ల ఈ యోగా చేసి దృష్టి కేంద్రీకరించడం వల్ల చదువుకునేటప్పుడు కూడా ఎక్కువగా మనకుఎక్కువ కాన్సన్ట్రేషన్తో మంచిగా అనిపిస్తుంది ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి చదవడం వల్ల ఎక్కువగా గుర్తు ఉంటుంది మళ్ళీ యోగా చేయటం వల్ల మనం ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తే ఎక్కువగా మనం చదివింది కూడా ఏదైనా చేయాలి అనుకున్నది కూడా బాగా ఉంటుంది దానివల్ల మనకు మంచిగా అన్నీ ప్రయోజనాలు కలుగుతాయి